స్కూల్లల్లో చాలా రకాలైన కరిక్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి వివిధ రకాల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో పాటు భాగంగా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది మా కాలేజీలో మా స్కూల్లల్లో అయితే కబడ్డీ ఖోఖో రన్నింగ్ వాలీబాల్ మొదలైన క్రీడలు నిర్వహించడం జరుగుతుంది